నాకు నా జీవితం నేను అనుకున్న మార్గంలో వెళుతూ మరియు నా చుట్టూ ఉండే ప్రతీ ఒక్కరూ ఆనందంగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటూ వారితో పాటు నేను కూడా ఆరోగ్యంగా ఉండడం ఆనందంగా ఉండటం వల్ల అది నాకు సంతోషాన్ని ఇస్తుంది ముఖ్యంగా చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు ఒక వయసులో ఉన్నప్పుడు ఆడుతూ పాడుతూ ఉండడం వల్ల మనకి సంతోషానిచ్చేది కానీ కొంచెం మనము చదువుకుంటూ రోజు పాఠశాలకు వెళ్ళి చదువుకొనేటప్పటికి మనకు మన గురువు వాళ్ళు ఇచ్చిన ఏదైతే పాఠశాలలో పాఠశాలలో ఇచ్చారో హోంవర్క్ లాంటిది అది వాళ్ళు చెప్పినటప్పు చెప్పిన సమయంలో పూర్తి చేసుకొని తీసుకెళ్లి వాళ్లకు చూపించడం వల్ల మనకు ఆ సంతోషాన్ని ఇచ్చేది అలాగే కొంచెం పెద్ద అయి ఎదిగిన తర్వాత ఇంకా ఈ పోటీ ప్రపంచంలో ప్రతి పరీక్షలోనూ ముందొచ్చి మొదట మొదటి ర్యాంకు సంపాదించి అందరి నుంచి మంచి ఆదరణ పొంచి పొందడం వల్ల అది సంతోషానిచ్చేది అలాగే ఎదుగుతూ ఎదుగుతూ ఒక ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి ఇంకా మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి మంచి స్థానంలో ఉండి సమాజంలో మంచి ఆదరణ పొందడం వల్ల అది సంతోషాన్నిచ్చేది ముఖ్యంగా మన జీవితంలో మనకి సంతోషాన్నిచ్చేది మన తల్లిదండ్రులు మనల్ని చూసి గర్వపడినప్పుడు జీవితంలో ప్రతీ ఒక్కరికీ కల ఉంటుంది తల్లిదండ్రులను సంతోషంగా ఉంచాలని ఎందుకు అంటే మనం పుట్టినప్పటీ నుంచి మనల్ని చేతుల చేతుల్లో పెద్ద వాళ్ళను చేసి మనకు చదువుకోవడానికి మంచి మంచి పాఠశాలలకు పంపించి మన స్కూల్కు సంబంధించిన ఫీజులు కడుతూ ప్రతిదీ చేసిన వాళ్ళు అండ్ మన కోసము వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి ఎంతో కష్టపడి మన కోసం వాళ్లు చేయని కష్టం లేదు వాళ్లు మనపై చూపించే ప్రేమ వాళ్లు మన కోసం చేసిన కష్టం మన జీవితాంతం చేసినా కానీ తీర్చుకోలేము అలాంటిది వా వాళ్ళ ముఖంలో సంతోషం చూడడం వాళ్ళు ఆనందంగా ఉన్న ఉన్నప్పుడు చూడడం వల్ల వచ్చే సంతోషం ఇంకా ఏం చేసినా రాదు అలాగే జీవితంలో కోరుకున్న ప్రతీది మనకి అందడం వల్ల అది మనకి సంతోషాన్నిస్తోంది అంతేకాకుండా మనం జీవితంలో ఏది ప్రతీ ఏది అత్యాశకి వెళ్లకుండా మనకి ఏది ఎంతవరకు కావాలో అంతవరకే కోరుకొని అంత అందడంవల్ల సంతోషాన్ని ఇస్తుంది మరియు అత్యాశ ఎప్పుడు సంతోషాన్ని ఇవ్వదు మనము మన పక్క వారిని చూసి ఎప్పుడు ఈర్ష్య పడద్దు అది ఎప్పుడు మనకి ఆనందాన్ని ఇవ్వదు మనం బాగుండి మన చుట్టూ ఉన్న ప్రతీ ఒక్కరూ బాగుండాలి మనం అనుకున్న పని అనుకున్నట్టుగా జరగాలి అది కూడా మంచి పని అయి ఉండాలి మరియు సమాజానికి ఉపయోగపడే వృత్తి చేస్తూ ఇంట్లో వాళ్ళని బాగా చూసుకుంటూ సమయానికి భోజనం ఉండి మన అవసరాలు తీర్చే అంత డబ్బు ఉండి ఇలా మనకు ప్రతీది కావలసింది ఏదైతే మనకి ఇక అవసరం ఉందో మన అవసరాలన్నీ తీర్చుకొని మనము ఆనందంగా ఉండటం వల్ల అది మనకి ఆ సంతోషాన్ని ఇస్తుంది మరియు సంతోషమనేది ఊరికే రాదు దాని వెనక చాలా కష్టం ఉంటుంది మనం ఎంత కష్ట మనము ఒక గమ్యాన్ని చేరుకోవడానికి ఒక స్థాయిని సంపాదించడానికి మనం ఎంత కష్టపడతామో ఆ కష్టానికి ప్రతిఫలంగా వచ్చిన ఆనందం ఇంకా మనకి ఏది ఇవ్వలేదు ఆ సంతోషాన్ని మనం వెలకట్టలేము అలాంటి సంతోషాన్ని ఇచ్చేది మనకి ఏదైనా ఉంది అని అంటే దాని కోసం మనం ఎంత కష్టపడ్డా కానీ తక్కువే ఈ కాలంలో కష్టపడింది ఏది రాదు ప్రతిదీ కావాలంటే ప్రతి ఈ పోటీ ప్రపంచంలో ప్రతీది చాలా కష్టంతో కూడింది మనం కష్టపడుతూ ఎంతో కష్టపడి ఎంతో శ్రమతో ఎంతో చెమటోడ్చి పగలు రాత్రి లెక్క లేకుండా మనం కష్టపడటం వల్లనే మనకు కావలసింది మనది అవుతుంది మనది అవ్వడం వల్ల వచ్చే సంతోషాన్ని మనం వెలకట్టలేము సంతోషం ఏదైనా సంతోషానిచ్చేది మంచిదై ఉండాలి చెడు అలవాట్ల వల్ల వచ్చే సంతోషం ఎప్పటికీ మంచిది కాదు కాబట్టి మనకి సంతోషాన్ని ఇచ్చేది కూడా మంచిదై ఉండాలి ఆ మంచి దాని కోసం మనం కూడా మంచి పనే చేయాలి జీవితంలో మనం ఒక స్థాయికి వెళ్లాలి అంటే ఇతరులను తొక్కి వెళ్లకుండా ఇతరులతో పోటీ పడి మన సత్తా అంటే ఏంటో చూపిస్తూ మనం మనం అంటే ఏంటో తెలుస్తూ తెలిసేలా మనం కష్టపడి జీవితంలో ముందుకెళితే అప్పుడది మనకి సంతోషాన్ని ఇస్తుంది జీవితంలో ఎప్పుడూ మంచి పని చేస్తూ మంచి పేరు పొంది మంచి ఆదరణ పొందడం వల్ల మనకి ఇది చాలా ఆనందాన్ని ఇస్తుంది